కల్పన రాకేష్ శర్మ అనేది అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు తను చాలా బాగా చదువుకునేవాడు చిన్నతనంలో చాలా పెంకితనం చేసి చాలా అందరిలాగే పెంకితనం చేసి అన్నీ చేసాడు కానీ అంతా చేసి అంతరిక్షంకెళ్ళిన తర్వాత కొంచెం తర్వాత కొంచెం దుర్మరణంతో తనది జీవితం అనేది ముగిసింది అలాగే కల్పనా చావ్లా కూడా అలాగే తను తను అందరిలో వాళ్ళింటిలో అందరిలో చిన్నది కల్పనా చావ్లా చాలా ముద్దుగా ముద్దు మురిపాలతో చాలా బాగా పెరిగింది తను కానీ అను ఆరోజు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ముప్పై రోజులు తను ఆ అంతరిక్షంలోనే ఉంది ఆ తర్వాత ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై మూడు తను అంతరిక్షం ముప్పై రోజుల తర్వాత గడిచిన తర్వాత కిందకు దిగుతూ ఉండగా తనకు హఠాత్తుగా మనకి దూరమైంది కానీ తను చాలా చేసే చిన్నతనంలో చేసిన అల్లరి కాలేజీలో చేసిన అల్లరి చాలా మనం మర్చిపోలేమండి ఆ వీడియోస్ చూస్తూ ఆ న్యూస్ చూస్తా నాకైతే చాలా బాధనిపిచ్చింది చాలా ఏడుపొచ్చింది వాళ్ళ కోసం మన అంత గొప్ప వాళ్ళు అంత గొప్ప పనులు చేసి వాళ్ళు ఇలా అయ్యారు కానీ వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన వాళ్ళే గుర్తొస్తారు అందే చాలా చాలా ఎవ్వరూ చేయలేని పని వాళ్ళు చేశారు అంతరిక్షంలోకెళ్ళి ఒకటి రెండు మూడు కాదండి ముప్పై రోజులు ఉండి ఈ మనకి తిరిగి వచ్చేస్తున్న సమయానికి కిందకి దిగి సమయానికి అలా అవ్వడం మాత్రం చాలా దుర్మరణం ఇది చాలా బాధాకరమైన విషయం న్యూస్లో చూపిస్తుంటే అలాగే సునీత విలియమ్స్ కూడా అలాగే వీళ్ళ ముగ్గురు చాలా చాలా దుర్మరణం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది చాలా బాధాకరమైన విషయమది వాళ్ళని తలచిన రోజు తలచని మనిషి ఉండరండి ప్రతీ ఒక్కలకి న్యూస్ చూసిన ప్రతి ఒక్కలకి వాళ్ళ కోసం తెలుస్తుంది వాళ్ళెవరో తెలియకపోయినా సరే ఆ న్యూస్ చూసిన తర్వాత కన్నీరు పెట్టని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత బాధగా అనిపిచ్చింది ఎంత ముద్దుగా ఉంటారు ఎంత బాగా ఉంటారు చిలకల్లాగుంటారు వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అలా అయ్యింది కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబమంతా కన్నీరు మున్నీరవుతూ ఉంటే వాళ్ళ ఫోటోలు చూసి బాడి చూసి కనీసం చూడ్డానికైనా మనిషి లేక వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అంత బాధపడ్డారు ఆ న్యూస్ చూసి ఎవరో వాళ్ళెవరో మనకు తెలియదు అయినా సరే మనకి ఆ కళ్ళ ముందటే అది కనిపిస్తూ ఉన్నట్టు మనవాళ్ళే మన దగ్గర వాళ్ళే ఇలా అయ్యింది అండ్ ఫీలింగ్ అనేది వచ్చిందంటే ఆ న్యూస్ చూస్తే అలా ఎవరికైనా సరే అదే ఫీలింగ్ అనేది వస్తుంది ఆ న్యూస్ చూడగానే వాళ్ళెవరో తెలియకపోవచ్చు ఎవరికి చాలామందికి కానీ అ న్యూస్ చూస్తే కన్ఫామ్గా ఏంటి ఎవరు ఎందుకిలా అయ్యింది అని తెలుసుకుంటారు చాలామంది వీళ్ళ ఆత్మకి శాంతి ఇవ్వాలి వాళ్ళ తల్లిదండ్రులకు కొంచెం సుఖాన్ని ఇవ్వాలనే ప్రార్థిస్తున్నాము కానీ వాళ్ళు చేసేది మాత్రం ఎవ్వరు చెయ్యలేరు